మేడం చెప్పండి చెప్పండి ఓకే ఓకే ఓకే మేడం చెప్పండి ఏం మెనూ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు వెజ్ మేనూలో వెజ్ మేనూలో వచ్చేసి మా దగ్గర వెజ్ బిరియానీ ఉందండి వెజ్ దమ్ బిర్యానీ ఉంది ఇంకా పాలక్ దాల్ వంకాయ మసాలా ఇంకేమో మన ఇవి ఉంటయిగా చాలా మసాలా గుత్తి వంకాయ కూర ఇవి ఉన్నాయండి వెజ్ ఇక మీకు టిఫిన్స్లో కూడా కావాలా టిఫిన్స్లో వచ్చేసి దోశ అండి ఇంక మా దగ్గర ఇది రవ్వ దోశ ఫేమస్ ఉంటుంది రవ్వ దోశ ప్లస్ నైన్టీ ఎమ్ఎమ్ దోశ ఉంటది ప్లస్ పన్నీర్ దోశ ఉంటుంది కాజు దోశ ఉంటుంది ప్లస్ ఫిల్టర్ కాఫీ కూడా ఉంటుందండి ప్రైసెస్ చెప్తున్నాను ప్రైసెస్ వచ్చేసండి మనకి ట్వంటీ నుండి స్టార్ట్ అవుతాయి మ్యామ్ ట్వంటీ నుండి మొత్తం ఇది వచ్చేసి థౌజండ్ రుపీస్ వరకు ఉంటుంది మ్యామ్ దోసెసు సో మీరు కాంబోస్ సెట్ చేసుకుంటారుగా దాంతో నైన్టీ ఎమ్ఎమ్ దోశ అంటే కొంచం ఫ్లాట్గా ఉంటుంది అవునండి కాంబోస్ ఇప్పుడు అంటే చెప్తాను చూడండి ఇప్పుడు ఒక దోశ తీసుకున్నారనుకో దానికి టూ చట్నీస్ ఎక్స్ట్రా ఇస్తాము ఓకే దోశ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటదండి ఇంకోకటి దోశాతో పాటు మీకు ఫిల్టర్ కాఫీ అండి ఇదొచ్చేసి మాకు టూ హండ్రెడ్ టూ నైన్టీ నైన్ రుపీస్కే దొరుకుతది సో మీకు ఈ దోశ కాంబోతో పాటు మీరు ఒక టూ హండ్రెడ్ అలా కాంబో తీసుకున్నారనుకో ఈ ఫిల్టర్ కాఫీ అనేది మేము ఫ్రీగా సర్విస్ చేస్తామండి సో ఇంక వెజ్లో అయితే ఇంక నార్మల్గా అంటే అదే అండి ప్లేన్ దోశ మస ఆనియన్ దోశ నాన్ వెజ్లో అయితే ఫ్రీ ఉంటాయండి కాంబోలో వచ్చేసి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ గోంగూర మటన్ మన ఎన్టీఆర్ డిస్టిక్ ఉంది కదా ఏపీలో సో గోంగూర మటన్ అనేది చాలా ఫేమస్ అండి ఇంకా ఆంధ్రా చికెన్ కర్రీ అండి ఆంధ్రా చికెన్ కర్రీ ఇక్కడ చాలా ఫేమస్ డిష్ కూడా బాగానే ఉంటదిక్కడ డిషు మీరొకసారి టేస్ట్ చూడాలి టేస్ట్ చూసిన తర్వాతనే మీకు నచ్చితేనే ఎమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది బిల్లు ఇక మేము డిస్కౌంట్స్ కూడా పెడుతుంటామండి ఆఫర్స్ కూడా పెడుతుంటాం మా సబ్స్క్రైబర్స్ అదే మీ కస్టమర్స్ అట్రాక్ట్ చేయడానికి ఇంక ఇక్కడ యాంబీయస్ కూడా చాలా బాగుంటాయండి మీరు ఎప్పుడైనా మన ఏపి సైడ్ విజిట్ అయితే ఇక్కడ ఎన్టీఆర్ డిస్టిక్ అని ఉంటుంది కదా అక్కడ మా రెస్టారెంట్ అండి మా రెస్టారెంట్ పేరు రాయలసీమ రుచులు ఓకే ఈ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇదే నెంబరండి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయాలి ఓకే ఓకే అండి వెల్కమ్ అండి నైస్ టు మీట్ యూ